హలో ఇక్కడ బస్ స్టాండ్ నుంచి కడప బస్ స్టాండ్ నుంచి ఆరు గంటలకు అది గాంధీనగర్కి వెళ్ళాలండి ఎంత అవుతుంది ఒక హెడ్ ముగ్గురు ఉన్నాం ఎంత దగ్గర కదండి అంత రేటు చెప్తున్నారు ముగ్గురు ఉన్నా ఎంతమంది ఉన్నా వందకి పోతాం మీరు నూట యాభై అంటున్నారు అంటే నాది కూడా ఇక్కడే ఉంటాం మాకు తెలుసు కదన్న అందుకని అంటున్నాం మాదేం కొత్త ఏమి కాదు మీరు మళ్ళా వన్ ఫిఫ్టీ అంటే అదంతా కాదు హండ్రెడ్ ఇస్తాం చూడన్న మేము ప్రతి రో మేము డైలీ పోతాం అన్న ఇట్లా మరి ముగ్గురు ఉంటే మేం ప్రతిరోజు పోతాం అందుకని అంటున్నాం అండి లేకపోతే లేదు కదన్న అంత లేదులే అన్న వన్ ట్వంటీ ఇస్తాం ఇంకా పది రూపాయలు అయిన కూడా మామూలుగా మేము ఇంకా వందకి పోతామ అండి మీరు ఇంకా వన్ థర్టీ చెప్తున్నారు మీరు మేము పోయేది హండ్రెడ్కి పోతాం అండి మీరు మర్ర మళ్ళీ మీరు ఎట్లా అంటారు చూడు మళ్ళీ ఒక్కరికి ఫార్టీ లాగ పడతుంది అండి ఇంకా ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఎంతసేపు అవుతుంది వచ్చేకి వన్ ట్వంటీకే వన్ ట్వంటీ తొందరగా కూడా రండి లగేజ్ ఉంది కొంచెం అందుకని